తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ఒక ప్రాచీన భాష ఇది ఇతర ద్రావిడ భాషలైన తమిళం కన్నడ మలయాళం లాంటి భాషలతో సామాన్యతలు కలిగి ఉన్నప్పటికీ వాటితో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటుంది ముఖ్యంగా తెలుగు వర్ణమాల చాలా విస్తృతంగా ఉండి శుద్ధమైన స్వరాలు అధికంగా ఉంటాయి అలాగే సంస్కృత భాష ప్రభావం అత్య రతన్న ద్రావిడ భాషగా గుర్తించబడుతుంది తెలుగు వ్యాకరణం సూత్రములు మరియు విభక్తులు సంస్కృత భాషకు సమీపంగా ఉంటాయి కానీ ద్రావిడ భాష మూలాలను కూడా కలిగి ఉంటుంది తెలుగు ఆంగ్ల భాషల మధ్య పోలికలు ఉన్నాయి తెలుగు మరియు ఆంగ్ల భాషలు విభిన్న భాషా కుటుంబాలకు చెందినవైన కొన్ని పోలుకలు ఉన్నాయి ఒకే అక్షరానికి అనేక ఉచ్చారణలు ఆంగ్లంలో కొన్ని అక్షరాలు వివిధ సందర్భాలలో వేరువేరు విధంగా ఉచ్చరించబడుతున్నట్లుగా తెలుగులోనూ కొన్ని అక్షరాలు సందర్భానుసారం భిన్నంగా ఉపయోగించబడతాయి అక్షర క్రమం ఆంగ్లంలో వాక్యనిర్మాణం సాధారణంగా సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ పద్ధతిలో ఉంటుంది అయితే తెలుగులో సబ్జెక్టు ఆబ్జెక్ట్ వెర్బు పద్ధతి ప్రాముఖ్యత కలిగి ఉంది కానీ ఆధునిక తెలుగు వాడకంలో కొన్ని సందర్భాల్లో ఆంగ్ల శైలిలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ క్రమాన్ని అనుసరించడం కనిపిస్తుంది ఆంగ్ల పదాల ప్రభావం తెలుగులో ఆంగ్ల భాష పదాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి ముఖ్యంగా సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో ఆంగ్ల పదజాలం తెలుగు సంభాషణల్లో సహజంగా కలిసిపోతుంది